నేను గర్వించదగిన విషయము నా పీజీ ఫలితములు రావడం వలన నేను గర్వించాను నా పీజీ పలితములు తొంభై ఏడు శాతం నేను సాధించడం వలన నేను చాలా ఆనందంగా ఉండడం జరిగింది అంతే కాకుండా నా కాన్వకేషన్ సమయంలో నా తల్లిదండ్రులు అక్కడ ఉంది నా కాన్వకేషన్ సర్టిఫికెట్ తీసుకున్నప్పుడు వాళ్ళ కళ్ళలో ఆనందాన్ని చూసి నేను చాలా గర్వించదగాను అంతే కాకుండా అంత ర్యాంక్ సాధించినందుకు నా ఉపాధ్యాయులు నా తోటి ఫ్రెండ్స్ నన్ను సత్కరించారు